మా ప్రాంతంలో ఆసుపత్రిలో ప్రసూతి సంరక్షణ పిల్లల సంరక్షణ ఎలా ఉంటుందంటేనండి ఒక మాదిరిగా కొన్ని సంవత్సరాల ముందు పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదండి కానీ ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సమయాలలో ఏంటంటేనండి ఒక ఇద్దరు మహిళలు ఉన్నారనుకోండి ఇద్దరికి ప్రసూతి కాలం దగ్గర పడిందనుకోండి తెలిసున్న వాళ్ళు హాస్పిటల్లో ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రసూతి వాళ్ళకి వేస్తారండి కానీ మొదట ఎవరు జాయిన్ అయ్యారో ఎవరికీ డెలివరీ రెడీగా ఉందో అదేమి చూసుకోరండి ఒక్కొక్కసారి ఇదేంటంటే ఇది కొన్ని పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పరిస్థితులని చెప్పచ్చు కానీ ఇది మినహాయించుకుంటే పిల్లల సంరక్షణ అనేది మాగా మా ప్రాంతంలో బాగానే ఉంటుందండి వాళ్ళకి పుట్టిన పిల్లలకి టీకాలు వేయడం వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ మీరు టీకా వేయించుకోవాలమ్మా ఇంకా వేయించుకోలేదు అని వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే మా ప్రాంతంలో బాగానే ఉంటుందండి అది కూడా ఏంటంటే ప్రసూతి సంరక్షణ కూడా ఏంటంటే ఒక మాదిరిగా పర్వాలేదండి కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే నేటి ఆరోగ్య వ్య పరిస్థితుల్లో ఈ ఆసుపత్రులైతే ఎంతో మెరుగుపడింది అండి ఈ కొంత ఎక్విప్మెంట్ కూడా కొత్త ఎక్వి ఎక్విప్మెంట్ అనేది కూడా మా ప్రాంతాలకు రావడం జరిగింది ఇంతకు ముందుతో పోల్చుకుంటే సో పిల్లల సంరక్షణ ఈ ప్రసూతి సంరక్షణ కూడా పర్వాలేదండి ఇంకొన్ని కొన్ని కా కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడిందని చెప్పగలం అండి